హలో నమస్తే చెప్పమ్మా ఉన్నాయమ్మా ఏ క్లాస్వి కావాలి మీకు ఉన్నాయమ్మా ఉన్నాయి ఎన్ని కావాల్సొస్తాయి ఏంటి మీరు మరెప్పుడొస్తారు రేటు రేటు ఎంతలో కా కావాలి మీకు సరే ఉన్నాయమ్మా మీరు వచ్చి చూసుకుంటే మీరోస్తారా లేకపోతే ఎలా మీరొచ్చి చూసుకోండి చూసుకుంటే దాన్ని బట్టి మాట్లాడదాము కలర్స్ అవి అవి వచ్చి చూసుకుంటారు కదా ఏ కలర్లు కా సరే సరే ఓకే ఓకే అలాగే అలాగే ఓకే ఓకే థ్యాంక్ యూ